మా ప్రాంతంలో ఎక్కువగా చిలుకలు వస్తు ఉంటాయి ఎందుకంటే మా ప్రాంతంలో పండ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు చూసినా పక్షులు చిలుకలు ఉంటుంది అది వచ్చేటప్పుడు చాలా అందంన్ అందంగా ఉంటుంది ఎందుకంటే దాని ముక్కు రెడ్డుగా ఉంటుంది దాని శరీరం అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది అందుకని దాన్ని చూస్తే నాకు నచ్చుతుంది ఎప్పుడు చూసినా మా ఇంటి దగ్గర ఉంటుంది మళ్ళీ దానికి ఇష్టమైన పదార్థాలు పెడితే కూడా అది బాగా తింటు ఉంటు ఉంటుంది ఎప్పుడు చూసినా మా ఊళ్ళోనే తిరుగుతు ఉంటుంది చిలుకలు మళ్ళీ రామచిలుకలు వస్తుంది రామచిలుకలు వస్తే దాన్ని కూడా కో పండ్లు అంతా తింటు ఉంటుంది తింటు ఉంటే మేము చూస్తు ఉండి నవ్వుకు నవ్వుతు ఆట్లాడుకుంటూ ఉంటాము దాంతో ఎప్పుడు చూసినా మార్నింగ్ ఈవినింగ్ అయితే మా ఊరు దగ్గర ఉంటుంది ఆ చిలుకలు ఎందుకంటే మా ఊళ్ళు ఎక్కువుగా కో పండ్లు ఉన్నాయి కాబట్టి దాని తీయగా కావలసిన పదార్థాలు ఉన్నాయి కాబట్టి మా ఊరుకు వస్తు ఉంటాయి ఎందుకంటే చిలుకలు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే దాన్ని చూస్తు ఉంటే ఎక్కడో వెళ్ళిపోయినట్టు ఉంటుంది దాంతో ఎగుగుతు వుండి మా ఇంటి దగ్గర కూర్చుని ఉంటుంది అది మేము దాన్ని చూస్తు పక్షులు ఫోటోలు తీసుకుంటు బాగా ఆట్లాడుకుంటు ఉంటాము ఆ ప పక్షులని చూసుకొని చిలుకలు కూడా జాలిగా ఉంటాము మళ్ళీ వచ్చి చిలుకలతో పాటు దానికి కావల్సిన పదార్థాలంతా మేము పెడుతుఉంటాము గింజలు అన్ని పెడుతు ఉంటాము అది వచ్చి తీసుకొని తినేసి ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతుంది మళ్ళీ మార్నింగ్ అయితే సెవన్ ఓ క్లాక్ వస్తు ఉంటుంది మా ఊరి దగ్గర వచ్చి చెట్టు పైన కూర్చొని అరుస్తు ఉంటుంది అరుస్తు ఆడుకుంటు ఏదో ఒకటి గీకుకుంటు ఉంటుంది మేము కూడా దాన్ని చూస్తు జాలీగా సంతోషం సంతోషిస్తాము మళ్ళీ మధ్యాహ్నం టైంలో దాని గింజల్ పె గింజలు పెడుతు ఉంటాము గింజలు పండ్లు అదంతా పెడుతు వుంటాము పెడుతు ఉంటే అది వచ్చి తినేది తినేటప్పుడు దాని ఫోటోలు తీసుకోవడం దాన్ని పట్టుకొని ఆడుకోవడం అన్నీ చేస్తు ఉంటాం మేము మళ్ళీ వచ్చి చిలుకలు దగ్ చిలుకలు వస్తే చాలు మా ఊళ్ళో ఉన్న చిన్న పిల్లకాయలు అంతా వచ్చి దాన్ చెట్టు దగ్గర కూర్చోని ఆడుకోవడం అందరు చేస్తు ఉంటాము ఎక్కువగా మా ఊళ్ళో మా ఊళ్ళో పక్షులు వస్తు ఉంటాయి అవి ఏంటంటే చిలుకలు మళ్ళీ పావురాలు కూడా వస్తు ఉంటాయి పావురాలు వచ్చేటప్పుడు మేం జాలీగా ఉంటాము అది వచ్చి ఇంటిపై మిద్దిపైన కూర్చోని అరుస్తు ఉండేటప్పుడు మేము దానికెళ్ళి గింజలు వేస్తాము దాన్ని పట్టుకోవడం అన్నీ చేస్తు ఉంటాము మళ్ళీ ఎక్కువుగా చిలుకలకి మేము రెఫరెన్స్ ఇచ్చేది చిలుకలు దాన్ని చూస్తు ఉంటే ఎంత అందంగా ఉంటుంది అంటే అంత అందంగా ఉండేది దానికే నాకు చిలుకలు అంటే చాలా చాలా ఇష్టం దాని ముక్కు చూస్తే రెడ్ కలర్లో ఉంటుంది అది తినేటప్పుడు కూడా బాగుంటుంది తినేయడం దాని అరవడం దాన్ కొన్ని జగడ లీవ్స్ దాన్ని ఇంకా చూస్తు ఉంటే అది చాలా చాలా నచ్చింది అది అందుకని చిలుకలంటే చాలా చాలా ఇష్టం మా ఊర్లో ఎక్కువగా పక్షులుగా తిరిగేటివి చిలుకలు ఎక్కువగా తిరిగేది చిలుకలు ఎక్కువగా తిరిగితే మా ఊళ్ళో చాలా చిన్న పిల్లకాయలు అందరు దాని వెనకల తిరుగుతు ఉంటారు అది ఎక్కడికి పోయినా అక్కడే ఉంటుంది మళ్ళి మిద్దె పైన కుర్చొని ఆడుకోవడం దాని గింజ పెట్టడం దాన్ని కావల్సినంత చేస్తు ఉంటాము మేము అందుకని చిలుకలంటే మాకు చాలా చాలా ఇష్టం సమ్మర్ టైమ్ అయితే చాలా చిలుకలు మా ఊర్ దగ్గరకు వచ్చి సమ్మర్ టైంలో అందరు ఇంట్లో ఉంటారు కదా అందుకని సమ్మర్ టైమ్ అయితే అందరు మిద్దె పైకి ఎక్కేసి దానికి బెడ్ షిట్ కప్పేసి మేం కూర్చుని ఆడుకుంటు ఉంటే కరెక్ట్గా చిలుకలు వచ్చి అక్కడ గింజలు తింటు ఉంటుంది దాన్ని చూసి నవ్వుకోవడం దాన్ని చూసి బాగా ఆనందించడం అంత చూస్తు చేస్తు ఉంటాం మేము చిలుకలు ఎక్కువగా తిరుగుతు ఉంటుంది మా ఊళ్ళో చిలుకలు పావురాలు ఎక్కువ తిరుగుతు కాకులు కూడా అప్పుడప్పుడు వస్తు ఉంటుంది కానీ చిలుకలు ఎక్కువగా వస్తు ఉంటుంది మా ఊళ్ళో అందుకని చిలుకలు అంటే చాలా చాలా చాలా ఎంత ఇష్టమంటే చెప్పలేనంత ఇష్టం అది మాకు మళ్లి వచ్చి మా ప్రాంతంలో కనిపించేది ఇంకొకటి వచ్చి పాలపిట్టలు పాలపిట్టలు వచ్చేటప్పుడు కూడా అంతగా ఉండదు మాకు ఎందుకంటే అది వచ్చేసి అరుస్తు వెళ్ళిపోతు ఉంటుంది చిలుకులు ఎక్కువగా ఉండేవి తిరుగుతు ఉండేవి వేరే పక్షులు అంతగా ఉండదు చిలుకలు మాత్రం ఎక్కువగా ఉంటు ఉంటుంది ఒక మిద్ది పైన కూర్చొని ఉండి అర్చుకోవడం అదంతా చేస్తు ఉంటుంది చిలుకలు మళ్ళీ వచ్చి చిలుకలు అంటే మా ఊళ్ళో ఉండేవాళ్ళకి చాలా చాలా ఇష్టం అది అది వస్తే చాలు మా ఊళ్ళో అందరు గింజలు వేయడం ఇదంతా చేస్తు ఉంటారు అందుకని చిలకలు అంటే చాలా చాలా చాలా ఇష్టం మాకి మా ఊళ్ళో ఎక్కువగా తిరిగేది చిలకలు మాత్రమే ఏదీ తిరుగదు అది తిరిగితే చాలు మా వాళ్ళందరు బాగా సంతోషి సంతోషిస్తు ఉంటారు అందుకనే చిలుకలంటే మాకి చాలా ఇష్టం